ఈరోజు వ్యవసాయంలో మార్పులు సాంకేతికతంగా చాలా మార్పులు జరిగాయి ఎంతంటే మేము చూస్తున్నాం కదా మేము ఏంటి అందరు కూడా వ్యవసాయంలో మార్పులు ఇది వరకు అయితే ట్రాక్టరు ఆ నాగలి ద్వారా ఎద్దుల ద్వారా నరికేసేవారు అది టైం పట్టేది ఇప్పుడు అయితే ట్రాక్టర్ ద్వారా మెషిన్లు వచ్చేసాయి ఆ మెషిన్ల ద్వారా దున్నించేస్తున్నారు దున్నించేయడం కూడా టక టక ఎకరం అయినా రెండు ఎకరాలు ఎన్ని ఎకరాలు అయినా దున్నించి చక్కగా ఆ సాంకేతిక మార్పులు ఎన్నో చక్కగా చేస్తున్నారు చేసేసి ఇదివరకు అయితే ఏం చేసేవారు అంటే ఒక పని వాళ్ళను పెట్టుకుని ముప్పై మంది పెట్టి వరి నాట్లు చేసేవారు అది చేసి అదే చేసి లోపల చేసేవాళ్ళు ఇప్పుడు అలాకాదు వరి నాట్లుకి కూడా మెషిన్లు వచ్చేసాయి వరి యంత్రాలు వరి యంత్రాల ద్వారా మెషిన్ల ద్వారా అవే సాంకేతికతంగా డెవలప్ అనమాట డిజిటల్గా అవి మార్పులు జరిగి అయ్యే మెషిన్లు పెట్టేయడం అయన్ని చేసేయడం లేకపోతే ఎంతో మంది ఒక ఇరవై ముప్పై నలభై మందిని పెట్టి అవి పెట్టడం వాళ్ళ నాలుగేసి రోజంతా సాయంత్రం వరకు పొద్దున్న స్టార్ట్ అయితే సాయంత్రం వరకు జరిగేది ఇప్పుడు అలా కాదు ఆ మెషిన్లు వరి యంత్రం వరి నాట్లు వేసే మెషిన్లు వారి నాట్లు వేసే రావడం అవి పెట్టేయడం నాలుగు గంటల్లో మూడు గంటల్లో పని పూర్తి అయిపోతుంది పూర్తి అయిపోయిన తర్వాత ఆ వరి యొక్క వరి అయినా ఏదైనా వరి అని ఏంటి చెట్లు వరనే కాదు వ్యవసాయం పత్తి అని ఏదైనా ఏ పని అయినా దాని యొక్క తర్వాత నుంచి రైతులు ఏం చేస్తున్నారంటే వాటికి ఫెర్టిలైజర్స్ చక్కని మందులు వేయడం వల్ల ఆ వరి అయినా పత్తి అయినా ఏ పంట అయినా పంట కాండం చక్కగా అందుకుంటుంది ఆ మందులు దానికి సహాయం అందుకుని చక్కగా పెరుగుతున్నాయి కాండం అన్నీ చక్కగా పెరిగి ఓ రెండు మూడు నెలలలోనే ఇదివరకు అయితే చాలా టైం తీసుకునేది ఇప్పుడు ఎంటంటే సమయం దానికి తగిన మందు అందుతుంది ఫర్టిలైజర్స్ పురుగు మందులు పురుగు పట్టకుండా మందులు వరి అయినా కాండం చక్కగా పెరగాలంటే ఆ కాండం స్టెమ్ ఆ స్టెమ్కి చక్కగా ఎదగలడానికి మందులు వేయడం వలన తొందరగా ఎదుగుతుంది ఇదివరకు ఎదిగిన తర్వాత పంట దిగుబడి చేయాలి పంట పెరిగిపోయింది పెరిగిన తర్వాత దాన్ని కొయ్యాలి అంటే ఎంతో టైం పట్టేది ఇప్పుడు సాంకేతికతంగా మార్పు రావడం వాళ్ళ వరి యంత్రాలని మెషిన్లు రావడం ఆ మెషీన్లు ఇదివరకు పని వాళ్ళు ఒక నలభై మంది ముప్ఫై మంది చేస్తే అది కొయ్యడం జరిగేది అది కోసి రోడ్ మీద వేయడం ఆ వేసి తర్వాత ట్రాక్టర్ రావడం దున్నడం అది మళ్ళీ వేరే చోట పెట్టడం ఎంతో టైం తీసుకునేది రెండు మూడు రోజలు పట్టేది అవి ఆ రోడ్లు వేయడం వళ్ళ ప్రయాణీకులకు ఇబ్బంది పట్టేది చేప పొలాల వల్ల ఇబ్బంది పట్టేది ఇప్పుడు ఆలా కాదు పొలాల్లోనే వరి యంత్రాలు రావడం ఆ యంత్రం కోసేయడం మెషిన్ల ద్వారా దానియొక్క వరిని వేరే ప్లేస్లో వేసేయడం ఒకే టైంలో కొయ్యడం దాన్ని యొక్క వరిని తీసివేయడం గడ్డి కూడా అదే ప్లేస్లో ఉండడం చాలా చాకచక్యంగా రెండు మూడు గంటల్లో జరిగిపోతుంది ఇదంతా సాంకేతికతంగా వ్యవసాయంలో చాలా మార్పులు జరిగాయి జరుగుతున్నాయి చాల మంది అవసరం తీరుతుంది